నేను ఫస్ట్ టైం ఈత నేర్చుకున్నప్పుడు పెద్ద వాటర్ ఎక్కువగా లేకుండా చిన్న కొంచెం వాటర్ ఉన్న దగ్గర ఒక చిన్న ఒక కుంటలాంటి వాటిల్లో తక్కువ నీళ్ళు ఉన్న లోతు ఎక్కువ లేకుండా ఉండి అక్కడ ఫస్ట్ టైం ఈత నేర్చుకున్నాను నా చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళ ద్వారా నీటిలోకి దిగి ఎక్కువ దూరం వెళ్ళకుండా వాళ్ళ దగ్గరలోనే ఉండి వాళ్ళు ఎలా ఈత కొడుతున్నారా అని చూసి నేను అలా చేసి ఆ తర్వాత థర్మకోల్ షీట్లు మనం ఒంటికి కట్టేసుకుని తర్వాత వాటర్ క్యాన్స్ కానివ్వండి బెలూన్స్ కానీ కట్టి వాటర్లోకి దిగితే ఒకవేళ మనం ఈత వాటర్ ఫ్లో ఎక్కువ వచ్చి ఈత కొట్టలేని సమయంలో కూడా దూరంనే వెళ్ళకుండా నీటిలో మునిగిపోకుండా పైన తేలి ఆడుతూ ఉండడానికి చాలా సహాయపడుతుంది ఈత రాని అప్పుడు దగ్గరలో తెలిసిన వాళ్ళ దగ్గర ఉండటమే బెటర్ దూరం వెళ్ళి వచ్చిన ఈతలో ఎక్కువగా లోతుకు వెళ్ళి ప్రాబ్లం అవ్వకుండా ఉంటే చాలా బెటర్గా ఉంటుంది